హలో మ్యాడమ్ వినోద్ ఎలక్ట్రానిక్సా మ్యాడమ్ మనం మ్యాడమ్ మన ఇంటికి మనం ఇంటికి కొత్త ఇల్లుకి ఐదు ప్రిజ్జు వాషింగ్ మిషను టీవీ ఇవ్వన్నీ ఎల్జీ కంపనీవే కావాలి ఉందా మ్యాడమ్ అవును మ్యాడమ్ నాకు ఫిఫ్టీ టూ ఇంచెస్ కావాలా మ్యాడమ్ డబల్ డోర్ ఇన్వటర్ టూ టన్ కావాలి మ్యాడమ్ ఇక్కడ త్రీ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది మ్యాడమ్ రేపు వస్తుంది టూ టన్ను

నాకు ఫ్రంట్ డోర్ కావాలి మ్యాడమ్ నాకు ఎయిట్ కేజస్ కావాలి మ్యాడమ్ నాకు అన్నీ వీటి యొక్క పొటిషను వాట్సాపు పంపించండి మ్యాడమ్ సెండ్ చెయ్యండి మ్యాడమ్ నేను చెక్ చేస్తాను ఇదే నంబరు మ్యాడమ్ హోమ్ డెలివరి ఎంత దూరం మ్యాడమ్ డెలివరీ

ఓకే మ్యాడమ్ ఓకే ఓకే మ్యాడమ్ వారెంటీ కూడా అన్నీ సరే మ్యాడమ్ ఓకే మ్యాడమ్ నేను చెక్ చేస్తాను చెక్ చేసుకుని నేను రేపే వస్తాను షో రూముకి ఓకే మ్యాడమ్ త్యాంక్ యూ త్యాంక్ యూ